మీ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మీరు ఏ చర్యలు తీసుకుంటారు మా ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో గుంతల్లాంటివి లేకుండా చూడాలి కాల్వల మీద ముంచ మూతలు ఉండేలా చూడాలి చూస్తాను ఇంకా పరిశుభ్రంగా ఉండాలి అంటే దోమలు ఈగలు వాలకుండా మురుగు నీరు వర్షాలు పడ్డప్పుడు నీరు ఉండకుండా చూడడం చాలా మంచిది అట్లు ఈగలు దోమలు గుడ్లు పెట్టి అవి ఎక్కువ అవ్వడం జరుగుతుంది టైర్లలో నీళ్ళు కూడా ఉండకూడదు ఇది కూడా చాలా కారణం వ్యాధులకి రోగాలు వస్తాయి పరిశుభ్రంగా ఉంచుకోడానికి ఇంకేం చేస్తాం కాలువల మున్సిపాలిటీ వాళ్ళతో కాలువలు తీయిపిచ్చుకుంటాను ఆ చెత్త మొత్తం ఎత్తిపించుకోవడం ఈ మొత్తం జరుగుతూ ఉంటుంది ఈ మొత్తం చేస్తేనే మన పరిసరాలు శుభ్రంగా ఉంటాయి నేనైతే ఈ చర్యలే తీసుకుంటాను